తెలుగు అనేది ఒక భారతీయ భాష ఇది భారత దేశంలోని మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సుమారు వంద మిలియన్ల మంది వ్యక్తులు మాట్లాడుతారు ఇది ఒక ద్రవీడియన్ భాష ఇది హిందీ బెంగాలీ మరియు మరాఠీ వంటి ఇతర భారతీయ భాషలకు దగ్గర సంబంధం కలిగి ఉంది తెలుగు భాషకు చాలా పురాతన చరిత్ర ఉంది ఇది రెండొవ శతాబ్దం ఏడి నుండి ఉనికిలో ఉంది మరి ఇది భారత దేశంలోని అత్యంత పురాతన భాషల్లో ఒకటి తెలుగు భాష చాలా సంపన్నమైన సాహిత్యం మరియు సంగీతం మరియు సంస్కృతిని కలిగి ఉంది ఇది దానిని ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన మరియు అర్ధవంతమైన భాషల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు తెలుగు భాషను ఆంగ్లం హిందీ మరియు స్పానిష్ వంటి ఇతర భాషలతో పోలిస్తే ఇది కొన్ని విధాలుగా బిన్నంగా ఉంటుంది తెలుగు భాషకు చాలా క్లిష్టమైన వ్యాకరణం ఉంది ఇది దానిని అభ్యసించడం కష్టతరం చేస్తుంది అయినప్పటికీ దాని ప్రధాన దని ధ్వనితత్వం మరియు అందమైన పదజాలం కారణంగా ఇది చాలా ఆకర్షణీయమైన భాషగా ఉంది తెలుగు భాషను అభ్యసించడం మరియు అర్థంచేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతాను ఇది నా తెలుగునాటికి మరియు దాని సంస్కృతి మరింత లోతైన అవగాహన అందిస్తుంది ఇది మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులతో మరియు సునిశితంగా మరియు ఉత్పాదకంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడుతుంది తెలుగు భాష యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే తెలుగు భాషకు చాలా పురాతన చరిత్ర ఉంది తెలుగు భాషకు చాలా క్లిష్టమైన వ్యాకరణం ఉంది